నాకు వేరే దేశం వెళ్ళే అవకాశం వస్తే నేను ముఖ్యంగా నేను అనుకునే దేశం ఏంటంటే అమెరికా ఎందుకంటే అమెరికా వన్ ఆఫ్ ది మంచి దేశం అది ఎందుకంటే ఆ దేశంలో అనేక మంది పాలించారు అనేక దేశాలకే వాళ్ళు ముందుగా ఉంటారు ఆ దేశంలో అనేక మంది మంచి చదువుకున్న వాళ్ళు మంచి ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు అలాగే పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద కంపెనీలు అలాగే అనేక మంది మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ మనలాగే చదువుకోవడానికి పెద్ద పెద్ద కాలేజీలో ఉన్నాయి ఆ దేశంలోకి వెళ్ళిన వెళ్ళాల్సి వెళ్ళే అవకాశం వస్తే కంప్యూటర్ జాబులు అలాగే మనకి ముఖ్యంగా ఏంటంటే ఆ దేశం వల్ల మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది ఆ దేశము లో అనేకమంది అనేక ప్లేసెస్లో నించున్నారు అనేకమంది ఆ దేశంలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అలాగే సైనికులు కూడా నిలబడ్డారు ఆ దేశంలో ఆ దేశం ఆ పేరు చెబితే ప్రతీ ఒక్క దేశం కూడా భయపడుతుంది ఎందుకంటే ఆ దేశాన్ని ఏమి ఉందనేది ఎవరికీ తెలియదు ఆ దేశం పాలించిన ప్రతీ ఒక్క పౌరులు కూడా పెద్దపెద్ద వాళ్ళే ఆ దేశం వెళ్ళే అవకాశం వస్తే నేను ఆ దేశమే వెళతాను అమెరికా అనే దేశం